మతపరమైన ప్రదేశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా నిర్వహించబడతాయి ఎందుకంటే అవి మనకు మతపరంగా చాలా ఉపయోగపడతాయి కాబట్టి సంస్కృతంకంగా చాలా మంచి కీర్తనలు గానీ భజనలు గానీ దర్గాలో మసీదులో చర్చిలలో ప్రతి ఒక్క వానిలో అవి జరుపుకోవడం జరుగుతుంది వంశపారపర్యంగా అవి మనకు రావడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్క మతం గానీ కులం గాని ఏది అయినా గానీ సంస్కృతికంగా ఎవరి భాషలో వారు ఎవరికి తోచినట్టు వాళ్ళు అనేది రాసుకొని వారు వాటిని పాటించడం అనేది జరుగుతుంది మతపరమైన సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి మానవాళి యొక్క జీవితంలో ఒక ముఖ్య అధ్యాయంగా మిగిలిపోయినీయ్ అవి చాలా గొప్పగా కవులు అనేది రచించారు వాటిని మంచిగా విని నేర్చుకుని మనం అనేది సంస్కృతికంగా మంచిగా చేసుకోవాలి అవి చాలా చక్కగా ఉంటాయి సాంస్కృతికమనేది మనకి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే అందులో సాంస్కృతికంగా పండుగలు జరుపుకోవాలంటే ప్రతి ఒక్కరికి సంస్కృతం అనేది రావాలి అందుకని ఈ పండుగలు దర్గాలు గానీ మసీదులు గానీ చర్చిలైన ఎవరి భాష వాళ్లకి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరి సంస్కృతం వారనేది నేర్చుకోవడం జరుగుతుంది ఎవరి మతానికి తగ్గట్టు వాళ్ళు పూజలు చేసుకోవడం గానీ కొబ్బరికాయలు కొట్టడం స్నానాలు చేయడం అందరూ కలిసి గుడికి చర్చి ఉంటే చర్చికి ముస్లింస్ అయితే దర్గాకి వెళ్లడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇవి పాటించడం జరుగుతుంది సాంస్కృతికంగా కలపాలంటే ఇవి చాలా మంచివి